హలో నమస్తే అండి అదే అండి పూజ నర్సరీ ఓనర్ ఓనరేనా మాట్లాడుతుంది అదే అండి ఓనరేనా హలో అదే అండి మాకు మేము న్యూ హౌస్ కట్టుకున్నాము ఇల్లు కట్టాము సో మాకు కొన్ని ప్లాంట్స్ కా అవునండి అదే డెకొరేషన్ నాన్ ఫ్లవర్ ప్లాంట్ ఒక టూ కావాలి ఫ్లవరింగ్ ప్లాంట్స్ వచ్చి ఒక త్రీ కావాలండి ఫైవ్ టైప్స్ అవునా అవి సో ఓకే ఫైవ్ తీసుకుంటాను అండి

అవునా అయితే పర్లేదండీ ఇది త్రీ తీసుకుంటాను దీంట్లో టూ తీసుకుంటాను హండ్రెడ్ నాకు ప్రస్తుతానికి ఫ్లవరింగు ప్లాంట్సు వైటు అవునండి నాకు ప్రస్తుతానికి ఫ్లవరింగ్ ప్లాంట్ వచ్చి త్రీ ఇవ్వండి నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ వచ్చి ఒక టూ ఇవ్వండి చాలు తీసుకుంటాను నాన్ ఫ్లవరింగ్లో వచ్చి మనీ ప్లాంట్ నెక్స్ట్ ఏదన్నా మీరు నాకు సజెషన్ ఇచ్చేలాగ ఉంటే ఏదన్న ఒక ప్లాంట్ మీరే చెప్తారా అవునా సరే అండి నాకు ఈ ఫైవ్ ప్లాంట్స్ కావాలి రేపు ఇస్తే నాకు కొంచం వర్క్ ఉంది బయట అవునండి అవునండి అంతేనా అండి ఎక్కువ తీసుకుంటు ఉన్నాను కదా కొంచం డిస్కౌంట్ చూసి ఇస్తారా నాకు

అదే అండి మేము వేరే వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వాలి ఇంకా ఇక్కడ కొత్తగా న్యూగా అవునండి అవునండి సరే అండి థ్యాంక్స్ అండి